విద్య లేకపోవడం గ్రామీణ ప్రజల గళానికి గుర్తింపు లేకపోవడానికి ఒక కారణం ఉంది కానీ అది మాత్రమే కారణం కాదు పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో జనాలు సమాజంలో చాలా తక్కువ శక్తిని కలిగి ఉన్నారు వారు తరచుగా పేదరికంలో జీవిస్తారు మరియు వారికి రాజకీయ మరియు ఆర్థిక సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి ఈ కారణాల వల్ల గ్రామీణ ప్రజల సమస్యలు తరచుగా విమర్శించబడతాయి గ్రామీణ ప్రజలు ఎదుర్కొ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి అవి ఏమిటంటే పేదరికం అనారోగ్యం అసమానత విద్య ఉపాధి హక్కుల ఉల్లంగన పేదరికం గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పేదరికంలో జీవిస్తారు వారు తరచుగా తగిన ఆహారం నీరు ఆరోగ్య సంరక్షణ మరియు విద్యకు ప్రాప్యత కలిగి ఉండరు అనారోగ్యం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అనేక అనారోగ్యాలకు గురి అవుతారు వారు తరచుగా సరైన విద్య సంరక్షణకు ప్రాప్యత కలిగి ఉండరు అసమానత గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తరచుగా ప్రట్టణ పట్టణ ప్రజలకంటే ఎక్కువ అసమానత ఎదుర్కొంటారు వారు తరచుగా భూమి సంపద మరియు అవకాశాలకు తక్కువ ప్రాప్యత కలిగి ఉంటారు విద్య గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు తరచుగా పట్టణ పాఠశాలల కంటే తక్కువ వనరులను కలిగి ఉంటాయి వీటిలో అధి అధిక తరగతి గణన అధిక తిరస్కరణ రేట్లు మరియు తక్కువ విద్యా ఫలితాలు ఉంటాయి ఉపాధి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం కానీ ఇది మారుతున్న పరిస్థితులకు బాగా గురి అవుతుంది హక్కుల ఉల్లంఘన గ్రామీణ ప్రజలు తరచుగా వారి హక్కులను ఉల్లంఘించబడతారు వీటిలో పర్యావరణ హక్కులు ఉన్నాయి భూమి హక్కులు స్త్రీ హక్కులు కూడా ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి గ్రామీణ ప్రజలకు విద్య ఆరోగ్య సంరక్షణ ఉపాధి మరియు ఇతర సాధనాలకు ప్రాప్యతను మెరుగుపరచడం అవసరం దీనికి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగం రెండు ప్రాంత పోషి పాత్ర పోషించాలి గ్రామీణ ప్రజల గళాన్ని గుర్తించడం మరియు వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం ద్వారా మేము భారతదేశాన్ని మరింత న్యాయమైన మరియు సహ సమానమైన సమ సమాజంగా మార్చగలము